ఆ చెప్పండి రవీంద్ర ఇండియన్ యంగ్ ఇంగ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూలా అండి అవునండి నేను ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ని అండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి అండి అయితే ఎల్కేజీ వాళ్ళకు వచ్చేసి ఆరు వేలు నుంచి పన్నెండు వేల వరకు ఉంటుంది అండి ఫీజు సిక్స్త్ క్లాస్ పిల్లలకు అయితే వీళ్ళకు ట్వెల్వ్ తౌసండ్ నుంచి ట్వెంటీ టు తౌసండ్ వరకు ఉంటుంది అండి ఫీజు అడ్మిషన్ ఫీ ఒకరికి త్రీ తౌసండ్ ఉంటుంది అండి అవునండి మీరిప్పు మీరు మీ పిల్లల ఏజ్ని బట్టి ఉంటుంది అండి అది అవునండి మీ వాళ్ళ లాస్ట్కి వాళ్ళ వాళ్ళ పర్ఫార్మన్స్ బట్టి ఉంటుంది అండి ఫీజు వాళ్ళ వాళ్ళ ఫీజు కొంచెం తక్కువ అనేది ఉంటుంది అండి పిల్లల యాక్టివిటీస్ని బట్టి గేమ్స్ ఆడే విధానం చదివే విధానం బట్టి కొంచెం తగ్గించడం జరుగుతుంది

అవునండి మీరా స్కూళ్లో ఆ హలో మీ మీ పిల్లల్ని ఎందుకు అడ్మిషన్ హలో ఆ చెప్పండి మేడం

ఆ సరే ఓకే అండి రండి వచ్చిన తర్వాత మాట్లాడుదాం